సార్ సార్ ఎక్కడుండారు వన్ మినిట్ నేను కూడా పక్కనే ఉన్నాను బస్ స్టాండ్ కాడ ఉన్నాను వ వస్తాను అవునా సరే నేనే వస్తాను అక్కడే ఉండండి అక్కడే వెయిట్ చేయండి ఓకే ఓకే వన్ మినిట్టు అట్టే ఉండండి లైన్లో వచ్చేస్తాను ఏ కలరు మీది

వైట్ కలర్ చూసాను చూసాను చూసాను యా నేనే నేనే నేనే ఓకే విశాఖ బస్ విశాఖపట్నం వెళ్ళాలి అవును వెల్ వెళ్తారా అవునా ఓకే ఓకే ఓకే ఎంతపడుతుంది ఛార్జు సరే ఓకే ఓకే ఓకే ఓకే ష్యూర్ ఓకే ఓకే ఏ కొంచెం ఏసీ ఆన్ చేస్తారా ఎక్కువ హైలో పెట్టకుండా కొంచెం నార్మల్లో పెట్టండి విండు అవన్ని తగ్గిచ్చేయండి విండో విండో ఉందా కొంచెం ఎక్కిచ్చండి ఫుల్లుగా ఎక్కిచ్చేండి విండోస్ ఓకే ఓకే థ్యాంక్ యు నేను వొచ్చి ఒక చిన్న జాబ్ చేసుకుంటన్నాను బయటా

చేసాను చాలా వరకుచేసాను గుజరాత్కి వెళ్ళాను నెక్సటొచ్చి వెళ్ళాను ఇలాంటి ఇలాంటి చాలా ప్లేస్లకి వెళ్ళాను చెన్నైకి కావొచ్చు చెన్నైలో ఉన్నా మెరీనా బీచ్ కావొచ్చు నెక్స్టు ఇ ఇలాంటి ఇలాంటి ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళాను నెక్స్టు ఊటీ ఊటీ ఊటీ కావొచ్చు కేరళ కావొచ్చు ఇలాంటివి ఇలాంటి చాలా ప్లేస్లకి వెళ్ళాను నేను

ఓకే ఓకే ఓకే అవునా సరే ఓకే ఏం చేస్తావుండావిప్పుడు ఏం చేస్తున్నారు అవునా అహ అహ ఓకే ఓకే సరే ఓకే సరే నేను చెప్తాను పర్సనల్ నంబర్ ఇస్తాను మళ్ళీ మళ్ళీ మీ మళ్ళీ చెప్పండి ఓకే నా ఓకే ఓకే ఓకే సరే ఆకలే సరే అర్థం కాలేదు నేను కొంచెం అంటే ఐటీ కంపెనీలో ఒక చిన్న పని ఉంది ఆ పని అయితే నెక్స్ట్ ఇంకా చాలా ప్లేస్లకి వెళ్ళాలి అందువల్ల వెళ్తున్నాను సరే ఓకే ఓకే ఓకే స్యూర్ ఖచ్చితంగా డెఫినెట్లి ఓకే ఓకే ఓకే ఓకే ఖచ్చితంగా పిలుస్తాను

ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సరే ఆకలేస్తుంది ఆకలేస్తుంది తినేసి వేళ్దాం ఓకే ఓకే నాకు ఒక పూరి ఒక ప్లేటు ఎగ్ దోశ ఓకే ఓకే ఆహా ఓ అహ ఒ ఓహో లేదు ఇద్దా ఫస్ట్ టైం వచ్చేది ఇదే ఫస్ట్ టైం

ఓ ఓకే ఓకే ఓకే ఓకే సరే ఓకే వెళ్దామా ఇంక చాలు ఓకే ఓకే షార్ప్గా ఒక టెన్ థర్టీ అలా రీచ్ అయితే చాలు ఓకే ఓకే ఓకే లేదు లేదు వెళ్ళచ్చు వెళ్ళచ్చు స్పీడ్గానే వెళ్ళచ్చు నో ప్రాబ్లమ్ ఓకే ఓకే థ్యాంక్ యు ఓకే థ్యాంక్ యు థ్యాంక్ యు ఓకే ఓకే మీరెన్ని ఇయర్స్గా చేస్తన్నారు అంటే మీ జాబ్ని ఎన్ని ఎన్ని ఇయర్సు ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఓ గ్రేట్ అది ఓకే ఓకే థ్యాంక్ యు థ్యాంక్ యు థ్యాంక్ యు ఓకే స్యూర్ ఓకే గివ్ మీ ఓకే ఓకే ఓకే థ్యాంక్ యు